గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఎదుర్కొనే సవాళ్ళు సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే మన ఆంధ్రరాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఏందిగ ఏంటంటే ఆర్థిక సహాయం ఈ యొక్క ఆర్థిక సహాయం ఏంటంటే రైతులకు సరైన ఆర్థిక సహాయం అనేది లేకపోవడం వారు ఈ యొక్క పొలం పని చేయాలంటే వారికి సరైన ఆర్థిక సహాయం అనేది అందడం లేదు ఎరువేయ్యడానికి మందులు కొట్టడానికి లేదంటే ఆ పొలం పని చేసే పనిముట్లు తెచ్చుకోవడానికి వారి దగ్గర సరైన ఆర్థిక సహాయం అనేది డబ్బు లేకపోవడం వల్ల వారు ఆర్థికంగా వెనుకబడుతున్నారు అలాగే వారి యొక్క ఉత్పాదన అనేది తగ్గుతూ వస్తుంది రెండోవది వాతావరణం ఈ యొక్క వాతావరణం మార్కులు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి ఈ వాతావరణ మార్పులు ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి ఏంటంటే వాతావరణం ఉండే కొలది ఒక్కసారి ఉష్ణోగ్రత అనేది పెరిగిపోవడం తీవ్రంగా అలాగే వర్షపాతం అనేది లేకపోవడం ఒక్కసారిగా తుఫాన్ రావడం వీటివల్ల పం పంట మొత్తం నాశనం అయిపోయే పరిస్థితులు ఈ ఒక వ్యవసాయంలో అంతా చేసిన చివరకు ఈ యొక్క వాతావరణం వల్ల పంటలు నాశనం అయిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి దీనివల్ల రైతుల ఆర్థికంగా నష్టపోతున్నారు అలాగే సాంకేతిక సహాయం వారు ఈ యొక్క వ్యవసాయం చేసేటప్పుడు వారికి కొన్ని కొన్ని విషయాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంత నష్టపోతున్నారు ఎవరైనా సరే కొంతమంది మీరు ఈ సమయంలో ఇది చేయాలి ఇది పిచికారి చేయాలని వారి కొంత సమాచారాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహిస్తే వారికి తెలియని విషయాలన్నీ చెప్పడం వల్ల వారు మరింత ముందుకు వెళ్ళగలిగే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి దానివల్ల వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలి తెలియక వేరే చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల వారు పంటలను నాశనం చేసుకొని ఈ యొక్క ఆర్థికంగా నష్టపోతున్నారు అలాగే పంట అంతా చేతికి వచ్చినా సరే మంచిగా వచ్చినా సరే వారు ఆ పంటను అమ్మేటప్పుడు అక్కడ నష్టపోతున్నారు రైతులు పంట అంతా చేతికి వచ్చినా మంచి రేటుకు గిట్టుబాటు కాక అక్కడ కూడా చేసిన అప్పులకు కూడా సరిపోనంత గిట్టుబాటు కానీ పరిస్థితులు కూడా ఉన్నాయి రైతులకు ఇవాళ